హలో ట్యాక్సీ డ్రైవరేనా అండి అండి నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను కొంచెం మీరు ఎక్కడున్నారో చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా మీరు త్వర ఎంత త్వరగా వస్తారో అనే విషయంలో అవునా అండి ఇప్పుడు కొంచెం ఎంత ఎంత దూరంలో వస్తారండి సరే అండి కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడరా ఎందుకంటే నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా నీ బస్ స్టాప్లో బస్టాండ్లో ఎవరు లేరండి అమ్మాయిలు ప్లీజ్ అండి కొంచం త్వరగా రండి నాకు అనీజీగా ఉంటుంది కదా నేను కొంచెం ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నేను బయటికెళ్ళే పనుంది కొంచెం త్వరగా రారా ఎప్పుడొస్తుందో పొని అట్లీస్ట్ చెప్పండి ఓకే ఇంకో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు కదా ఓకే అండి థ్యాంక్ యూ త్వరగా రారా కొంచెం ఓకే అండి థ్యాంక్ యూ